నేను నా మతం గురించి నా స్నేహితులతో ఎలాచెప్పాను అంటే బైబిలా బైబిల్ అంటే ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క మతం ఉంటుంది క్రైస్తవుల గ్రంథంలో అంతే కాదు ఈ బైబిల్ ప్రపంచం మొత్తంలో ఎక్కువగా సేల్ అవుతుంది అలాగే గోల్డ్ రికార్డులో మా బైబిల్ అనేది ఒక ఫస్ట్ ప్లైస్లో ఉంది బైబిల్ని నలభై మంది రచయితలు రాశారు అలాగే అందులో బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉంటాయి ఈ అరవై ఆరు పుస్తకాలలో నూట ఒక వెయ్యి అరవై ఎనిమిది అధ్యయాలు ఉంటాయి అలాగే అలాగే ముప్పై ఒక్క వేల నలభై ఒక్క వచనాలు ఉంటాయి అంతమంది కూడా మంచిగా రాసిన వాళ్లు అలాగే ఇంకా చెప్పాలి అంటే బైబిల్ గిన్నీస్ బుక్లో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది దీని ప్రొఫెసర్స్ కూడా చాలామంది దీన్ని చదివి కూడా

డిఫరెంట్ క్యాటగరీస్కి చెందినవాళ్ళు సో ఇది మంచిగా మనందరికి జీవితాన్ని ఎలా ఏర్పరుచుకోవాలో చెప్తుంది చదువురాని వాళ్లకు కూడా తెలుగు చదవడానికి కూడా ఇది చాలా సింపుల్గా ఉపయోగపడుతుంది మనతోం సంవత్సరాలు బైబిల్ రాయటానికి గల సమయం పదిహేను వందల సంవత్సరాలు పట్టింది ఇది రాసిన వాళ్ళు క్రీస్తు ఏసు ఇది ఇప్ ఇప్పుడు వరకు భాషలు చెల్లించిన ది రెండు వేల భాషలలో గల బైబిల్ కొనసాగింది ఇది బైబిల్ గురించి చెప్పాలి అంటే నలభై మంది రచయితలు ఉన్నారు వాళ్ళ నలభై మంది రాసిన వాళ్ళు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేత రాయించిన వాళ్ళు దేవుడు రెండో తిమోతిల రాసిన గ్రంథం మూడో అధ్యాయంలో పదహారు పదిహేడు అధ్యాయంలు చూస్తే దైవజనడు సంగాత్ముడై ఈ సత్కారమునకు పూర్ణముగా కట్టుపడి ఉండి దైవాసమాయకులను మొదలైన ఆలోచించు తప్పుదిద్దుటకు నిత్యము శిక్షకును ప్రయోజనము లేదు అలాగే రెండవ సమాయలకు అగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒక వచచంలో చూసినట్టు అయితే యహోవా ఆత్మ నలుగుదార తర ఆయన ద్వారా వాక్కు నా నోటను ఉన్న అలాగే పేతురు రాసిన పతి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో చూస్తే ఏలే అనగా ప్రవచనము మనుషులను ఎప్పుడు కూడా కలుగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ గల వలన ప్రేమగల వారై ఉండుటకు చేస్తుంది అలాగే కురివింద రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యయము పదమూడు వచనముంలో మనం చూస్తే మనుషుల జ్ఞానమును నేర్పు మాటలకు ఆత్మ సంబంధము లేని సంగతులను సరిచేస్తు చూస్తు మనము అందరము తెలియజేసుకున్నట్లుగా ఉంటుంది నిత్యముగా మనం అతని మన దేవుని బోధించటకు మనం కలిగి ఉండాలి బైబిల్లోని మాట్లలలు ధైవాహితములతో కాదు ఇంకా మనం ఇంకా బైబిల్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా బైబిల్ చదివిగలిగి ఉండాలి మనము ఒకరితో ఒకరు ప్రేమించడం ఎలా సహాయపడుతుంది మనం ఒకరితో సహాయం చేసేటప్పుడు మన ఇంటి మన ఇంటి వారి పట్ల మన ఇరుగు ఇరుగు జరుల పట్ల మనం ఎలా ఉండాలో మనకుకలుగజేస్తుంది మనం మన కోసం మరణించిన ఆ దేవుడు అలాగే మనము ఇంకా చెప్పుకోవాలి అంటే మాకు దేవుని పుట్టిన సమయంలో దేవుని వారి దేవుని వారి అమ్మ పశువుల పాకయందు నివసించిచున్నది ఆ ఆ ఆ మరియమ్మ తల్లికి ముందుగానే మరియమ్మ తల్లికి గర్భావతి అయిన్నప్పుడు దేవదూత వచ్చి తనకి ముందుగానే సమాచారం తెలియజేస్తుంది నీకు పుట్టబోయే బిడ్డ క్రీస్తు ఏసు అని తెలియజేస్తుంది అందుచేత అందరు అక్కడికి త డిసెంబర్ ట్వంటీ ఫోర్ నైట్ అందరు అక్కడకి వచ్చి చేరుకొని ఉంటారు క్రీస్తు ఏసు జన్మించినప్పుడు అందరూ అక్కడి ఒక ఒక కాంతిని వెలుగును చూసి ఉంటారు అందుచేత మనం దేవునియందు ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి అలాగే దేవుని దేవుడు దేవుడు మన కోసం నలభై రోజులు ఉపవాసం చేసి ఉన్నాడు ఉపవాసం చేసి తను శిలువలో మరణించాడు మన మన మనము చేసిన పాపలు కొరకు శిలువలో దేవుడు మరణించాడు సో ఇందు జేస్త నేను తెలియజేస్తుంది ఏంటంటే దేవుడు మన ఎందు ఎన్నో కార్యలు చేసి ఉంటాడు కాబట్టి దేవుడిని మనము ఎప్పుడు మరవకూడదు దేవుడు మనకు ఇప్పుటికి మనం మనం ఎ ఎటువంటి పనులలో మనము ఉద్యోగములో మనకు అన్నింటినిలో కూడా మనకు తోడై ఉంటాడు అనగా మనము ఇళ్ల పక్కన వాళ్ళని ప్రేమించాలి మన పొరుగు వారిని ప్రేమించాలి మన పగవారిని ప్రేమించాలి మనకు తెలియనే తెలియనటువంటి వాళ్ళు కూడా ప్రేమించాలి అటువంటి జ్ఞానం కలిగిన వాడు దేవుడు అలాగే మనకు బైబిల్లో చెప్తుంది ఏమనగా అంటే మనకు బైబిల్లో ముఖ్యంగా ఉన్నవి పది ఆజ్ఞలు ప్రేమ దయ ప్రేమ దయ దీర్ఘశాంతం దయాలుప్తం మనకు ముఖ్యంగా తెలియజేస్తున్నది ఏంటంటే పరులు వ్యభిచారించకూడదు దొంగతనం చేయకూడదు అలాగే మనం చెడు వ్యసనాలకి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అని మనకు తెలియజేస్తుంది బైబిల్ అలాగే అబద్దాలు కూడా మనము ఎట్ ఎటువంటి సమయంలో కూడా అయినా మనం అబద్దాలు అనేది వాడకూడదు మనకు ఇంకా తెలియజేస్తుంది ఏంటంటే దొంగతనాలు కూడా ఎప్పటికి మనము చేయకూడదు ఎటువంటి అవసరమైన అడిగి మనము తీసుకునే వాళ్ళుగా ఉండాలి కానీ మనము పొరుగువారితో మంచి రక్షణ కలిగి ఉండాలి కానీ దొంగతనం లాంటి వాటిని మనము ఎప్పటికి చేయకూడదు ముఖ్యంగా మాట్లాడాలి అంటే దేవునికి మనము ప్రేమించే వారిగా ఉండాలి కానీ మనని ద్వేషించే వారుగా మనము ఎప్పటికి ఉండకూడదు ఇంకా చెప్పేది ఏమనగా అంటే దేవుని యందు ఎంతో మనము భయభక్తులు కలిగి ఉండాలి వ్యభిచారం అనేది మనం ఎప్పటికి చేయకూడదు అలాగే మనం ఇరుగువారితో మనం ప్రేమించేవారిగా ఉండాలి పరుగువారితో